హలో వెంకటేశ్వర ట్రావెల్సా మాట్లాడుతున్నారు అదే మేము క్యాబ్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాము మాకు మీ డీటైల్స్ అవిసెండ్ చేయరా మీ రేటింగ్ అది ఓకే ఓకే మ్యామ్ అలాగే మీ సర్వీసెస్ అది బాగుంటే మా ఫ్రెండ్స్కి కొలీగ్స్కి కూడా చెప్తాము మాకు అరకు వెళ్ళడానికి ఎంత పడుతుందో కొంచెం డీటైల్స్ పెట్టండి